మేము పండగలో గారెలు బూరెలు అరిసెలు వడలు పరమాన్నం పులిహోర పాయసం జంతికలు కజ్జికాయలు చల్లగుత్తులు పొంగడాలు పప్పు బొబ్బట్లు దద్దోజనం చక్ర పొంగలి కుడుములు ఉండ్రాళ్ళు అప్పాలు రవ్వ కేసరి రవ్వ లడ్డు లడ్డు పూతరేకులు సున్నుండలు బర్ఫీ జిలేబి వంటి వంటకాలు అందరం కలిసి వండుకుంటాం